సార్ విజయనగరం లోకల్ గైడా మాట్లాడేది సార్ మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్ మేము టూరిస్టు నేను అవును సారు విజయనగరం నేను నా ఫ్రెండ్సు ఐదుగురు మొత్తం కలిసే వద్దాం అనుకుంటున్నాం సార్ అయితే వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి క్లైమేట్ కొంచం హాట్గా ఉంటుందని విన్నాము అందుకు ఒకసారి మిమ్మల్ని అడుగుదామని చేశాము సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మాకు వెకేషన్కి రావటానికి డిసెంబరు నెల బాగుంటుందా సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ అదే సారు కొంచెం ఎక్కడెక్కడ ప్లేస్లు బాగుంటాయి ఆ వా ఆ ప్లేస్లో వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయం అడుగుదామని చేశాను సార్ ఓకే సార్ అవును సార్ అదే సార్ ఆ బీచ్చు ఓకే సార్ ఓకే సార్ చింతపల్లి సార్ ఓకే సార్ తాట్పుట్ డ్యామ్ ఉంది కద సార్ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది సార్ ఓకే సార్ ఓకే సార్ సరే సరే అయితే మేము వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తాం సార్ ఓకే సార్ ఉంటాను సారు